నమస్తే అండి నేను ప్రదీప్ వాళ్ళ డాడీని అండి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అండి ఎలా చదువుతూన్నాడు ఏంటండి ఏమో ప్రోగ్రెస్ కార్డు ఏమి చూపించట్లేదు ఇక్కడ ఎప్పుడు చూసిన ఏమో ఇక్కడ గ్రౌండ్లో క్రికెట్కి అలాగే వెళ్తా ఉంటాడు ఏవిధంగా చేస్తున్నాడో మాకు ఏమి అర్ధం కావట్లేదు ఏమి చూపించలేదండి అదే అదే అదే వస్తున్నాడు బయటకి వెళ్ళి పోతాడు ఏదో చేస్తాడు ఫోన్లో గేమ్లు ఆడుకుంటాడు

ఏమో అద్ ఎందుకు అవుతుందో నాకేం అర్ధం కాట్లేదండి ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడు అంతే వాడు చెస్ అటువంటి ఏమి ఆడట్లేదు అండి ఎంతసేపు క్రికెట్ లేకపోతే అలా రోడ్ల వెంట తిరుగుతున్నాడు ఫోన్లు చూసుకున్నాడు అంతే మనం కోచింగ్ ఏద కోచింగ్ ఏదైన పెట్టవచ్చు కదా సార్ కొడుక్ పెట్టవచ్చు కదండి ట్యూషన్ ఏదైన పెట్ట వచ్చు కదండి ఏమి పని చేయట్లేదు ఏమి చేయట్లేదు వస్తాడు బయటకి వస్తాడు ఏదో కొంచెం భయం చెప్పండి ఏమో ఏదో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే కొంచెం అంత భయం చెప్పండి మీరైన ట్యూషన్ పెట్టి సరే ఇంకా రాబట్టి ఏది అది ట్యూషన్ ఏదైన పెట్టి కొంచెం అట్ట అంటే కొంచెం మీరు అయిన భయం పెట్టండి మా మాట ఇంట్లేదు కొంచం చె చూడండి కొంచెం అదే ట్యూషన్ పెట్టి కొంచెం అంత వాడిని కంట్రోల్లో పెట్టండి ఓకే సార్ నమస్తే